నేను ఒకప్పుడు మా ట్రక్కింగ్ గ్రూప్తో ఎక్కువగా వెళ్ళేవాడిని వాళ్ళకి ఎక్కువగా కాంటాక్ట్లో ఉండి ఎప్పుడికప్పుడు ట్రక్కింగ్ చేస్తూ ఎక్కువగా కొండ ప్రాంతాలను సందర్శించే వాళ్ళము అయితే గత కొద్ది కాలముగా నేను ఒంటరిగానే ట్రక్కింగ్కి వెళ్తున్నాను ఎందుకంటే అందరితో వెళ్ళినప్పుడు నాకు మనఃశాంతిగా ప్రశాంతంగా లేకపోవటం ఎక్కువసేపు సమయం గడపలేకపోవటం వలన నేను ఇప్పుడు ఒంటరిగా వెళ్లటానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే

సొంతంగా నాకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని ట్రక్కింగ్కు వెళ్తూ కావాల్సిన రోజులు ఉంటూ కావాల్సిన దగ్గరకు వెళ్తూ ఎక్కువగా ట్రక్కింగ్లు చేయటానికి ఆసక్తిగా ఉన్నాను నేను తదుపరిగా మళ్ళీ నెలలో తమిళనాడులో ట్రక్కింగ్ చేయాలనుకుంటున్నాను తమిళనాడులోని ఎత్తైన ప్రాంతాలను ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే కొండ ప్రాంతాలను నేను ట్రక్కింగ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకు చాలా ఎక్సయిటింగ్గాను ఆనందంగానూ సంతోషాన్ని కలిగించే ఒక గొప్ప ట్రిప్గా నేను భావిస్తున్నాను అందుకే నేను ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని తమిళనాడు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను